ఈ మాకు ఈ రవాణా సౌకర్యం అంటే రోడ్లు బాలేకపోవడం చాలా అయితే చాలా దగ్గర్లకి మేము అంటే కుటుంబంగా కొన్ని కొన్ని స్థలాలకు అయితే మేము వెళ్లడం జరుగుతుంది అండి కారులో కాని లేకపోతే వ్యాన్లో కాని వెళ్లడం జరుగుతుంది అక్కడ ఏంటంటే కొన్ని కొన్ని సార్లు రోడ్డు బాగో లేకపోవడం వల్ల లేకపోతే రోడ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏంటంటే అక్కడ వరకు వెళ్లడానికి వ్యాన్కి కాని దేనికి కాని సరిపోదండి సో ఆ టైంలో మేము ఏం చేస్తామంటే ఇంకా నడుచుకుని వెళ్లాల్సి ఉంటుంది అండి ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయి అంటే ఇలాగే రోడ్డు ఇబ్బందులే కాదండి ఇప్పుడేంటంటే ట్రాఫిక్ అని లేకపోతే సరిగ్గా అక్కడ లేకపోవడం రోడ్లు సరిగ్గా వేసి ఉండలేకపోవడం గుంటలు పడిపోవడం వర్షాకాలంలో చాలా ఇబ్బంది అయిపోయేది అండి ఇవన్నీ ఆ ఇబ్బంది ఇబ్బందిపరిచే పరిస్థితులు అండి ఈ రవాణా లేకపోవడం అంటే కొన్ని కొన్ని స్థలాల్లో అయితే రవాణాలు ఉండవండి మనము మనకు మనమే ఆ కారు కాని లేకపోతే ఆ బండి కానీ ఆ వ్యాన్ కాని మనకు మనమే పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది అండి ఇవన్నీ ఏంటంటే నేను ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులు కింద పేర్కోన వచ్చండి నేను యాత్ర సమయంలో మీరు కోరుకున్న ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందుల కింద వీటిని అయితే నేను చెప్పచండి